ఆ సమీపంలో అనేక ఆర్ట్ సామాగ్రి దుకాణాలు ఉన్నాయి నేను ఆర్ట్ సామాన్లు దుకాణాల నుంచి అనేక సామాగ్రి కొనుగోలు చేస్తాను నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం నేను కొనుగోలు చేసే వాటిలో నాకు చాట్ మెటీరియల్ అండ్ చాట్ మెటీరియల్ మరియు రంగులు అంటే చాలా ఇష్టం నేను రంగుల ద్వారా బొమ్మలను వేయగలను నాకు చాట్ మెటీరియల్లో రంగుల ద్వారా అనేక బొమ్మలను చూసి వేయగలను అలాగే వాటి ఆర్ట్ చేయడానికి వాడే వస్తువులు మిగతావి స్కేల్ పెన్సిల్ ఎరేజర్ ఇమిత సామాగ్రి కూడా నాకు ఎంతో ఉపయోగపడతాయి అవి కూడా నాకు చాలా ఇష్టం ఆ మెటీరియల్స్ను నేను ఎక్కువగా వాడతాను నేను ఇప్పటికైనా మంచి నాకిష్టమైన నాకు ఇష్టమైన క్రికెట్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని యొక్క చిత్రము వేయాలని కోరిక దానికోసం నేను వివిధ శిక్షణ కేంద్రం దగ్గర శిక్షణ తీసుకొని నా ఆశను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాను